నమస్కారమండి నేను తరచుగా ఊబర్ బుక్ చేసుకుంటూ ఉంటాను అయితే రెండు రోజుల తరువాత చీరాల నుండి విజయవాడికి వెళ్ళే పని ఉందండి

అయితే నేను ఊబర్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నాను మీ డ్రైవర్కి లొకేషన్ చెప్పాలా సరే అండి ఒకసారి ఫోన్ ఇవ్వరా హలో డ్రైవర్ గారు రెండు రోజుల తరువాత విజయవాడకి వెళ్ళాలండి చీరాల నుండి అయితే మీరు వచ్చే బుధవారము మధ్యాహ్నం రెండింటికి మా లొకేషన్ దగ్గరికి రావాల్సి వస్తుందండి లొకేషనా లొకేషన్ ఇప్పుడు చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పక్క సందులో మీరు స్ట్రెయిట్గా వచ్చేస్తే ఒక చర్చ్ ఉంటుందండి ఆ చర్చ్ దగ్గరికి వస్తే చాలు మీరక్కడి నుండి మమ్మల్ని పికప్ చేసుకోవచ్చు ఇంకా దాని తరువాత ఈ విజయవాడ ఉంది కదా బెన్జ్ సర్కిల్ అదండి డెస్టినేేషన్ లొకేషను అక్కడ మీరు మమ్మల్ని డ్రాప్ చేసేయండి చాలు మీరు కరెక్ట్ టైంకి ర వస్తారు కదా త్వరగానే సరే అండి థ్యాంక్ యూ